హలో మేము ఇంతముందు మీ దగ్గర తీసుకుపోతేనే బియ్యం తీసుకుపోతే బియ్యంలో పురుగులు వచ్చినాయి కిరాణా సామాను తీసుకుపోతే సోపులల్లో సోప్లు డేట్ అయిపోయింది పప్పులు తీసుకపోతే కవర్లకు మొత్తం హోల్స్ పడి వంద గ్రాముల వరకు పప్పు పోయింది ప్రతి ఒక్కటి డ్యామేజ్ ఉన్నది ఇక మీ దగ్గర మళ్ళీ ఎట్ల తీసుకోమంటరు మ్యాడం మరి ఎట్ల మ్యాడం అట్ల కాదు మీరు మేము తీసుకపోయిందానికి మాకు ఫలితం లేకపోతే ఎందుకు మ్యాడం మేం తీసుకుపోవుడు మీ దగ్గర

మీరు మీరు ముందు చూసుకోవాలి కదా మేడం మీరు డేట్ ఉన్నవే మీరు చూసుకుండా మరి ఎందుకు ఇచ్చినారు మాకు లేదు మ్యాడం నేను నేను ఏం చెప్తున్నా మీరు మేం సోపులు తీసుకున్నాం సోప్స్ తీసుకున్నాం దానికి డేట్ అయిపోయింది అది మీరు చూసుకోవాలి కదా మేము సామాను తీసుకునేటప్పుడు మేము డేట్ చూసుకొని సోప్ తీసుకొని కదా మ్యాడం మీరు చూసుకొని ఎంత డేట్ వ్యాలిడిటీ ఉందో చూసుకొని కస్టమర్కి పర్చేస్ చేయాలి మేము మళ్ళీ రివర్స్ పంపిస్తున్నాం మళ్ళీ

అదే మ్యాడం మేము అవి షాంప్స్ షాంప్స్ కూడా బాగాలేవు అవ్వి కూడా డేట్ అయిపోయింది మేము కూడా ఒక వన్ మంత్ వరకు చూసి ఉండేది మాకు అట్లాంటివి పంపించండి ఇంకోసారి ఇట్లాంటి కంప్లైంట్ అనేది మీ దగ్గల నుండి వస్తే మేము ఈ ఇప్పడినుండి మేం రాము ఇక మీ దగ్గరికి రివర్స్ పంపిస్తునాం ప్రోడక్ట్ మాకు మళ్ళీ అర్థం చేసుకోవాలంటే ఎట్ల మ్యాడం మేము డేట్ అయిపోయినయి ఎట్ల వాడుకోమంటరు మ్యాడం మమ్మల్ని సరే మ్యాడం అయితే మేము మరి డేట్ అయిపోయినవి అన్నీ పంపిస్తున్నాం మా మా మనీ మాకు రివర్స్ ఇవ్వండి ఇక మేము వేరే కాడ తీసుకుంటాం మరి ఇప్పుడు బియ్యం సంగతి చెప్పండి బియ్యంలో మొత్తం పురుగులున్నాయి బియ్యం కూడా పంపిస్తున్నాం

మరి చార్జీలు దాన్ని చార్జీలు ఎవరు పెట్టుకుంటరు మ్యాడం చార్జీలు మీరే పెట్టుకోవాలి మీరు ఎవరన్నా మీరు ఎవరన్నా భరించుకోండి మాకు సంబంధం లేదు మేం తీసుకొని పోయినాం మళ్ళీ రివర్స్ పంపిస్తన్నం దానికి చార్జీ మీరే ఇవ్వండి మళ్ళా మే మళ్ళా ఇంటికి కూడా మీరే చార్జ్ ఇచ్చి మళ్ళీ పంపించండి సరే మ్యాడం